అరవై మూడు ఐదు వందల ఐదు ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై మూడు పది వేల ఎనిమిది వందల నలభై రెండు ఒక లక్ష రెండు వేల నాలుగు వందల డెభై నాలుగు